నేను సంతోష్ డాబా నుండి బిర్యానీ ప్యాకెట్ని ఆర్డర్ చేశాను కానీ ఆ టైంలో నాకు ఇక్కడ నేనుంటున్న ప్రదేశంలో వర్షం బాగా కురవడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ సంతోష్ డాబా రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ డెలివరీ బాయ్స్ని పంపించి సకాలంలో నాకు నా ఫుడ్డుని డెలివరీ చేశారు అది నాకు ఎంతో ఉపయోగకరంగా ఉండింది ఇలాంటి పరిస్థితిలో ఇంత పెద్ద వర్షంలో కూడా వాళ్ళు నాకు సర్వీస్ని ఇంటి వరకు తీసుకువచ్చి నా డె డోర్ వరకు కూడా నాకు డెలివరీ చేసినందుకు వారికి నా ధన్యవాదాలు